ఒక జంట కుటుంబం ప్రారంభించాలని ఆలోచిస్తున్నప్పుడు వారికి మైట్రిటీ ఆరోగ్య బీమా కవరేజ్ చాలా ముఖ్యం ప్రసవానికి ముందు ప్రసవ సమయంలో మరియు ప్రసవం అనంతరం అయ్యే ఖర్చులను కవర్ చేసే సమగ్ర ప్రసూతి బీమా పథకాన్ని ఎంచుకోవడం చాలా అవసరం తక్కువ నిరీక్షణ కాలంతో ప్రసూతి ప్రయోజనాలను అందించే పాలసీలను సిఫార్సు చెయ్యాలి తద్వారా అవసరమైనప్పుడు తక్షణ సహాయం పొందవచ్చు వివిధ బీమా సంస్థలు అందించే పాలసీలను పోల్చి చూడడం ద్వారా మీ అవసరాలకు తగిన ఉత్తమమైన పాలసీని ఎంచుకోవచ్చు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవండి తద్వారా క్లెయిమ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి సరైన మైట్రిటీ ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా మీరు మీ కుటుంబం యొక్క భవిష్యత్తును సురక్షితంగా ఉంచవచ్చు మరియు ప్రశాంతంగా ఉంచ ఉండవచ్చు ఈ విషయంలో మీకు మరింత సమాచారం కావాలంటే మీరు బీమా నైపుణ్యాలను సంప్రదించవచ్చు